బీన్స్ సోయా చంకిన్స్ పొటాటో ఆనియన్స్ చికెన్ బిర్యానీ కీమ బిర్యానీ దమ్ బిర్యానీ చికెన్ లాలిపాప్స్ మటన్ కీమా మటన్ బిర్యానీ ఫిష్ ఫ్రై ఫిష్ బిర్యానీ డాల్ రైస్ కర్డ్ రైస్ మింట్ రైస్ కర్రీ లీఫ్ రైస్ పాలక్ రైస్